కోనసీమ జిల్లాలో ఆడవారికి విద్యా అవకాశాలు చాలా పెరిగాయి అందరు కూడా మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు చదివించాలని భావించి వారిని పునరుద్ధరణకై బయటికి పంపడం ఉన్నత చదువులు చదివించడం వంటివి చేస్తున్నారు దీని వల్ల పిల్లలలో కూడా బాలికల యొక్క చదువు శాతం పెరిగి వారి ఉద్యోగ అవకాశాలు కూడా బాగా మెరుగుపడినాయి ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వచ్చాక అందరు కూడా తమ తమ పిల్లల్ని సాఫ్ట్వేర్ చదివించడం అలాగే ఉద్యోగాలు ఇచ్చే బయటకు పంపడం జరుగుతుంది సామాజిక స్థాయి పా కూడా కొంచెం వరకు మార్పు జరిగాయి కానీ ఇంకా వరకు ఆడపిల్లల్ని బయటికి పంపడానికి భయపడుతు ఉన్నారు బయట జరిగే అకృత్యాల వల్ల అఘాయిత్యాల వల్ల భయపడుతు ఉండి కొంతమంది పిల్లలను ఇంటికి పరిమితం చేస్తున్నారు ఇలాంటి లింగ వివక్షత ఉండకుండా అందరికి అవకాశాలు కలిగించేలాగ కొంచెం దిశా లాంటి చట్టాలని ఇంకా మెరుగు పరచవలసి చాలా ఉంది అలాగే వైఎస్ఆర్ ఆసరా ద్వారా చాలామంది మహిళలు ఇంట్లో ఉండి చిన్న చిన్న వైఎస్ఆర్ పెట్టుబడితో చిన్న చిన్న ఉత్పత్తులు తయారు చేసుకుని కుట్టు మిషన్లు చేతి పనుల ద్వారా ఆసరా పొందుతు ఉన్నారు జగనన్న అమ్మఒడి వల్ల కూడా పిల్లల్ని చాలా మందిని బడికి పంపిస్తున్నారు దాని వల్ల కూడా కొంచెం మెరుగుపడి ఉంది